నేను మీ రెస్టారెంట్లోని బిర్యానీ ఆర్డర్ చేసాను దానితో పాటు కోక్ జ్యూస్ మజ్జిగ లేదా డ్రింక్ లేదా థమ్స్ అప్ వంటి పానీయాలు ఏమైనా ఉన్నాయా దానిలో వాటిలో నాకు థమ్స్ అప్ను తీసుకుని రండి